మా విజయనగరం జిల్లాలో నీటి వనరులు అంటూ మాకు కాట్పూడి రిజర్వాయర్ సామర్లకోట రిజర్వాయర్లు ఉన్నాయి అయితే మా ప్రాంతంలో చెరువులు ఎక్కువగా ఉండటం వలన మాకు వర్షాకాలంలో నీరు అనేది చెరువులు నిల్వ ఉండడం వలన కూడా మాకు నీటి సమస్య అనేది ఇబ్బంది ఉండదూ నీటి వనర్ వనరులు అనేవి మాకు సమృద్ధిగా లభిస్తుంది నీటి వనరులు సమృద్ధిగా ఉండటం వలన మాకు పంటలు పండించటానికి కూడా ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అదేవిధంగా మాకు ఈ నీటిని నిల్వ ఉంచుకోనేడానికి చెరువులను మేము తవ్వి లోతు బాగా పెంచుకోని నీటిని నిల్వ చేసుకోవటానికి ఎండాకాలంలో మేము ముందుగానే గుంటలు తవ్వుతాము దీనివలన నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది అదేవిధంగా మాకు భూమికి కూడా సాగు నీరు అనేది సంవత్సరం పొడవునా కూడా అందుతూ ఉంటుంది దీనివలన మాకు నీటి సమస్యలు ఉండకుండా వ్యవసాయం అనేది నిరంతరం సాగుతుంది